హలో భార్గవి ఐస్ క్రీమ్ షాప్ సార్ చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ చెప్పండి సార్ ఏ ఫ్లేవర్ కావాలి మీకు ఏ ఫ్లేవర్ కావాలి సార్ సార్ మా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి సార్ మీకు ఏ ఫ్లేవర్ సార్ మా దగ్గర చాక్లెట్ మా దగ్గర చాక్లెట్ ఫ్లేవర్స్ ఉన్నాయి మ్యాంగో ఫ్లేవర్స్ ఉన్నాయి గ్వావ ఫ్లేవర్స్ ఉన్నాయి స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి వాటర్మిలన్ ఫ్లేవర్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కప్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పుల్ల చీకి పడేసే ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర కప్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి లేకపోతే హాఫ్ లీటర్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి వన్ లీటర్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి సార్ మీకు ఏ ఏ బ్రాండ్లో కావాలి సార్ బెల్ బ్రాండ్ కావాలా లేకపోతే అరుణ్ బ్రాండ్ కావాలా లేకపోతే

సార్ భలే మాట్లాడతారు సార్ మీరు నోట్లో ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది సార్ అట్లా అంటే కరగకుండా ఉండాలంటే కొంచెం కష్టం సార్ అది సార్ అట్లా అయితే సార్ అట్లా అయితే ఒక పని చేస్తాం సార్ మా దగ్గర రాజ్కోట్ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ మోడల్ ఉంటుంది దాంట్లో ఏంటంటే మేము స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో పాటు చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని కొన్ని టాపింగ్స్ యాడ్ చేస్తాం దాంట్లో మేము ఏ విధమైన టాపింగ్స్ అంటే చెర్రీ టైప్స్ ఆఫ్ టాపింగ్స్ కానీయండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ టాపింగ్స్ కానీయండి యాడ్ చేస్తాం సో ఈ డ్రై ఫ్రూట్స్కి చెర్రీస్కి వాటికి ఏంటంటే నోట్లో వేసుకోగానే ఐస్ క్రీమ్ కరిగి పోవచ్చు కానీ కనీసం ఈ టాపింగ్స్ అయితే మీరు కొరికి తినాల్సి తినాలి కాబట్టి సో మీరు చెప్పినట్టుగా కొంచెం టైం కూడా స్పెండ్ అవుతుంది వాళ్ళకి మేము చెప్పినట్టు మాకు ఐస్ క్రీమ్స్ కూడా నడుస్తాయి సార్ సో మరి మీరు రాజ్కోట్ అంటే ఎస్ సార్ సీతాఫలం ఐస్ క్రీమ్ సీతాఫలమ ఫ్లేవర్స్ కూడా దొరుకుతున్నాయి మా దగ్గర అయితే లేదు సార్ ఆ సీతాఫలమ ఐస్ క్రీమ్ ఐ మీన్ ఆ ఫ్లేవర్ అయితే బ్లాక్బెర్రీ బ్లాక్బెర్రీ ఫ్లేవర్స్ కానీ వెనీలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయి సార్ మా దగ్గర వెనీలా ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి నేను చెప్పినట్టు కప్స్ ఉన్నాయి సార్ కోన్స్ ఉన్నాయి సార్ రెండు కూడా ఉన్నాయి రాజ్కోట్ రాజ్కోట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అదే చెప్పాను సార్ నేను డ్రై ఫ్రూట్స్ ఉన్నది రాజ్కోట్ అనే డ్రై ఫ్రూట్ ఇది ఉంటుంది సార్ మాది సరే సార్ మీ అడ్రస్ నాకు పెట్టండి మీ అడ్రస్ పెట్టండి లొకేషన్ నాకా మీరు లొకేషన్ పెట్టండి హాఫ్ లీటర్ది కావాలా సార్ వన్ లీటర్ది కావాలా సరే సార్ పంపిస్తాను నేను హోమ్ డెలివరీ చేయిస్తాను థ్యాంక్ యూ సార్ పంపించండి సార్ వాట్సాప్ ద్వారా నా నెంబర్కి లొకేషన్ పంపించగానే నేను పంపిస్తాను హాఫ్ ఆన్ అవర్లో పట్టుకొస్తారు సార్ థ్యాంక్ యూ సార్